నా ప్రాంతంలో కాకినాడలో జనం ఎదుర్కొనే అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అంటూ వ్యాధులు అంటుకోని వ్యాధులు పోషకాహార లోపం అంటు వ్యాధుల గురించి చెప్పాలంటే కాకినాడ అనేది ఒక మధ్య తరగతి నగరం ఇక్కడ ప్రజలు వివిధ వనరుల నుండి వచ్చారు ఇది అంటూ వ్యాధులకు గురఅయ్యి ప్రమాదాన్ని పెంచుతుంది కాకినాడలో అత్యంత సాధారణ అంటూ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ మరియు

మొదలగునవి అంటుకోని వ్యాధులు చెప్పాలంటే కాకినాడలో కూడా అనేక అంటుకోని వ్యాధులు ఉన్నాయి ఈ వ్యాధులలో కొన్ని గుండె జబ్బులు క్యాన్సర్ మధుమేహం మరియు మానసిక ఆరోగ్య సమస్యలు ఇక పోషకాహార లోపానికి గురించి చెప్పాలంటే కాకినాడలో కొంతమంది ప్రజలు పోషక ఆహార లోపంతో బాధపడుతున్నారు ఈ లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది వీటిలో రోగనిరోధక శక్తి తగ్గడం పెరిగిన అంటు వ్యాధుల ప్రమాదం మరియు పెరిగిన అవయవ నష్టం కాకినాడలో ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఈ చర్యలలో కొన్ని అంటు వ్యాధులను నివారించడానికి వ్యాక్సినేషన్లు మరియు ఇతర ప్రచారాలు అంటుకోని వ్యాధులను నిర్వహించడానికి మరియు చికిత్స చేయడానికి వైద్య సేవలను మెరుగుపరచడం పోషకాహార లోపానికి తగ్గించడానికి ఆహార భద్రత మరియు పోషణ కార్యక్రమాలు ఈ చర్యలు ఈ చర్యల ఫలితంగా కాకినాడలో ఆరోగ్య సమస్యల స్థాయి క్రమంగా తగ్గుతోంది